మన విజయనగరం జిల్లాలో ప్రజలు సమస్యలు అంటు ఏమి లేవు బాగా ఉన్నారు సో రోడ్లు అంటు కొద్దిగా రోడ్ల పనులు అయితే ఇంకా ప్రజలకు ఎటువంటి సమస్య ఉండవని అనుకుంటున్నాను రోజువారీ సమస్యలు అంటే ఏమి లేవు కులమత భేదాలంటు అవి గొడవలు అవుతుంటాయి కులాలలో మతాలలో మా కులం ఇది మా కులం ఇది అని కులాలలో గొడవలు ఉంటు ఉంటాయి అది ఎలాగో కామన్యే ప్రతి జిల్లాకి మిగతాదంతా బాగా ఉంది విజయనగరం అనేది ప్రసిద్ధమైన నగరం మా ఆంధ్రప్రదేశ్లో విజయనగరం రాజులు కాలం నుండి మంచి నగరంగా గుర్తింపు పొందింది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ మంచి నగరంగా గుర్తింపు పొందింది విజయనగరం మన విజయనగరం సో ఈ మధ్యన చాలా డెవలపింగ్ కూడా అవుతుంది మంచి నగరాలు ప్రతిస్ట్రీట్కి విద్యాలయ నగరం క్రీడా నగరం అనే పేర్లు కూడా పెడుతున్నారు బాగుంది మంచి డెవలపింగ్ మంచి పరిపాలన కూడా జరుగుతుంది సో ప్రజలకు కూడా ఎటువంటి సమస్యలు అనేవి ఏమి లేవు బాగా ఉన్నాయి మిగతా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ